నేను మొన్న సీఎమ్ఆర్ షాపింగ్ మాల్లో ఉప్పాడ పట్టుచీర కొన్నాను మా అమ్మగారి కోసం బహుమతి ఇవ్వడానికి ఈ చీర చాలా బాగుంది నాణ్యత చాలా బాగుంది రంగు అత్యద్భుతంగా వున్నది దీని యొక్క కలర్ కాంబినేషన్ రంగులు మరియు దాని మీద ఉన్న డిజైన్ నెమలి మరియు పిచుకలు చాలా బాగున్నాయి ఈ చీరని మా అమ్మగారు మా చిన్నాన్న గారి కూతురి పెళ్ళికి కట్టుకున్నారు అక్కడ చూసిన వారంతా ఈ చీర బాగుందని నాణ్యత చాలా బాగుందని రంగు బాగుందని డిజైన్ బాగుందని అడిగారు ఎక్కడ కొన్నావు ఏంటి అని వివరాలు అడిగారు ఆ వివరాలలో వెళితే సీఎమ్ఆర్ షాపింగ్ మాల్లో కొన్నాను అని మా అమ్మగారు చెప్పారు అక్కడ ఉన్న వారంతా మేము కూడా కొనుకుంటాము అని అన్నారు ఈ చీర చాలా బాగుంది నేను ఇంతకు ముందు ఎన్నో చీరలు కొన్నాను ఆన్లైన్ షాప్పింగ్లో కాకపోతే ఈ సారి వచ్చిన ఈ ఉప్పాడ పట్టుచీర నాణ్యత మరియు రంగు చాలా బాగుంది దీని యొక్క ధర కూడా చాలా తక్కువగా ఉంది మనకి ఫోన్ లో చూపించిన దాని కంటే నాణ్యత చాలా బాగుంది ధర కూడా నాలుగు వేలు చూపించింది ఆఫర్లో రెండు వేల మూడు వందలకు కొన్నాను నేను మొత్తం నాలుగు చీరలు పెట్టాను నాలుగులో రెండు వచ్చాయి మిగిలిన రెండు ఇంకో రెండు రోజులలో వస్తాయి